ఆ ఒకప్పటి కంటే ఇప్పుడు ఆ మా జిల్లాలో చాలా మార్పులు అనేవి జరిగాయి అంటే ఆర్థికంగా కాదు ఆర్ధికంగా ఎవరూ సహాయం చేయలేదు కానీ కొన్ని కొన్ని సదుపాయాలు మాత్రం అప్పటి కంటే ఇప్పుడు కొంచెం ఒక ఆ మార్పు అనేది చెందింది విద్యుత్తు కానీ పారిశుధ్యం కానీ వ్యవసాయాభివృద్ధి కానీ రహదారులు కానీ కొన్ని మార్పులైతే నాకు కనిపించాయి కానీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇలాంటి మార్పులు ఏమీ జరగలేదు అవి అలానే ఉండిపోతున్నాయి ఆ అవి కూడా మారిస్తే బాగుంటుందని నా అభిప్రాయం